నేను ఒక ఫుడ్ ఆర్డర్ చేశాను ఆ ఆర్డర్ చేసిన ఫుడ్ ఈ ప్రాంతానికి మీరు సాధారణంగా డెలివరీ చేయడానికి ఎంత సమయం తీసుకుంటారు అయితే నేను మీకు ఇచ్చిన చిరునామాకి డెలివరీ చేయడానికి మీకు ఎంత సమయం పడుతుంది డెలవరీ ఏ టైంకి రీచ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ చెప్పగలరా